మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం మీకు నచ్చిన కొన్ని సినిమాల గురించి ఆ సినిమా కథ మీకు ఎందుకు నచ్చిందో చెప్పండి నాకు నచ్చిన సినిమాలు అంటే బాగా ఏదైనా కానీ మంచిగా ప్రజలను ప్రజలకు అందరికి కూడా ఒక మంచి మెసేజ్ అనేది ఇచ్చే మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అవి అందరికి అర్ధమైతది ఇప్పడు ఉదాహరణకి నాకు బాగా ఇష్టమైన సినిమాలంటే సెవెంత్ సెన్స్ బాహుబలి మ్యాడ్ మూవీ సెవెంత్ సెన్స్ అనేది ఆ సినిమాలో మొత్తం కూడా ఒక వైరస్ అనేది ఎలా వస్తుంది ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా పాకుతుంది దానికి విరుగుడు ఏంటి మనం ఏం చేయాలి మనం ఎవరితో ఎలా ఉండాలి మన ఇండియా పైన ఎవరు ఎలాంటి కొత్త కొత్త వైరస్లను సృష్టిస్తున్నారు వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి ఒక వైరస్ అనేది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది మనం ఆ వైరస్ను ఆ వైరస్కి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా నేను ఆ సినిమాలో నేర్చుకున్నాను నాకు అది ఎన్నిసార్లు చూసినా కానీ బోర్ అనిపించదు ఎందుకంటే అలాంటి సినిమాల్లో ఒక మంచికి ప్రజలకి ఏ విధంగా యూస్ అవుతుంది ఒక వైరస్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో అది మనకు నేర్పిస్తుందన్నమాట అందుకని నాకు సెవెంత్ సెన్స్ అంటే చాలా ఇష్టం అలాగే నాకు ఇంకో సినిమా అంటే ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి ఏదైనా సరే ఏ సినిమా అయినా సరే కానీ అది మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలంటే చాలా ఇష్టం ఇంకా బాహుబలి సినిమా అందులో ఒక రాజు గురించి ఉంటుంది అందులో స్నేహం గురించి ఉంటుంది ప్రేమ గురించి ఉంటుంది అన్నింటి గురించి ఉంటుంది అది ప్రజలకు అన్ని విధాలుగా కూడా నచ్చుతుంది నాకు కూడా అది బాగా నచ్చింది ఎందుకంటే అందులో ఒక రాజు ఏ విధంగా ఉండాలి ప్రజలను ఎలా చూసుకోవాలి ఎలా చూసుకుంటే వాళ్ళు మనకి ఎప్పుడూ కూడా మంచిగా చూసుకుంటారు మనల్ని గౌరవిస్తారు అనేది నేను అందులో నేర్చుకున్నాను ఇంకోటి ఏంటి అంటే బాహుబలి సినిమాలో ఒక తల్లికి మనం ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ చూపిస్తాడు ఒక తల్లి కోసం ఎంత ఇబ్బంది పడతాడు అందులో నేను చూశాను అందులో అతను తన తల్లి కోసం విపరీతమైన ప్రేమ చూపించాడు అది మన ఇపుడు మన వర్థమాన కాలంలో ఉన్న ప్రజలకి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ కాలంలో చాలా వరకి అమ్మను కూడా ఎవరూ కూడా మంచిగా చూసుకోవట్లేదు ఎంతసేపు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారంటే ఉద్ద వృద్ధాశ్రమంలో వృద్ధాశ్రమంలో వేయడానికి చూస్తున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అట్లా ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడానికి వాళ్ళకి కూడా

గౌరవం కూడా గౌరవం కూడా ఇవ్వకుండా ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు ఇప్పడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెడుతున్నారు బాహుబలి సినిమాలో ఒక తల్లికి ఎంత గౌరవం ఇచ్చి ఎంత ప్రేమగా చూసుకుంటాడో మనం అందులో చూడొచ్చు ఇంకోటి ఒక రాజుకు ఎలాంటి లక్షణాలు ఉండాలి వాళ్ళ ప్రజల ప్రజలను ఎలా చూసుకోవాలని కూడా తెలిసుంటుంది ఇంకొకటి వచ్చేసి మ్యాడ్ మూవీ మ్యాడ్ మూవీలో మనకి ఫ్రెండ్షిప్ గురించి స్నేహం గురించి ఉంటుంది స్నేహం గురించి ఈ కాలంలో మనం చూస్తున్నాము స్నేహితులు ఈ కాలంలో స్నేహం నిజమైన స్నేహం అయితే మనం ఎక్కడ చూడట్లేదు ఎందుకంటే ఎంతసేపు అవసరానికి వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉన్నారు అస్సలు మ్యాడ్ మూవీలో మనకి ఫ్రెండ్షిప్ అసలు అంటే ఏంటని మనం తెలుసుకోవచ్చు ఒక స్నేహం గురించి ఒక స్నేహితుడు ఒక స్నేహితుడికి ఎలా సాయపడతాడు ఎవ్వరు లేకపోయినా నేనున్నా నీకు అని అతను వచ్చి ఎదురుగా నిలబడేంతగా ఉంటుందన్నమాట స్నేహం గురించి ఒక ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కానీ ఒక రాజుల గురించి మనం ఎవరితో ఎలా ఉండాలి అనేసి నేర్పిస్తున్నాయి సినిమాలు కాబట్టి నాకు ఏదైనా కానీ ఒక మంచి సినిమా ఏవైనా సినిమాలు కానీ ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం ఇంకా ఏదైనా మూవీస్ కానీ ఇంట్రెస్టింగ్ ఉండాలి వైరస్ గురించి తెలుసుకోవడానికి ఇట్లా వస్తే మనము ఏం చేయాలి తర్వాతకి ఏంటి అనేసి మనం తెలుసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నాకు సెవెంత్ సెన్స్ మూవీ చాలా ఇష్టం అది ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు అందులో ఎవరికీ ఎలా స్ప్రెడ్ అయింది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ నుంచి అది ఎక్కడి వరకు వెళ్ళింది దానికి మనం ఏ విధంగా బాధ్యతలు తీసుకోవాలి అది ఇంకొకరికి రాకుండా దాన్ని మనం ఎట్లా అరికట్టాలి అనేసి మనం అందులో చూస్తాము అందులో వాళ్ళు ఎంతో కష్టపడి ప్రజలకి ఏ విధంగా అయినా సరే దీనికి మెడిసిన్ తీసుకురావాలి వాళ్ళని ఈ వ్యాధికి సోకకుండా మనం ఆపాలి అనేసి వాళ్ళు చాలా కష్టపడి లాస్ట్కి బోధి ధర్మ యొక్క డిఎన్ఏ శక్తి అనేది ఒక పర్సన్లోకి రప్పించి అతను మళ్ళీ మెడిసిన్స్ను కనుక్కునేలా చేస్తుంది కాబట్టి నాకు ఆ మూవీ అంటే చాలా ఇష్టం నాకు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు ఎందుకంటే అందులో ఒక మంచి మెసేజ్ ఉంది ఇప్పటికి పెద్దవాళ్ళైనా సరే ఇలాంటి సినిమాలు తీయాలి అని అంటారు ఎవరైనా కానీ ఇంకా మ్యాడ్ మూవీలో మనం స్నేహం గురించి తెలుసుకోవచ్చు ఎవరి ఏ ఇప్పుడు ఏం స్నేహితుడికైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనము ఎలా దగ్గరకి తీసుకుంటాము అలా అందులో అన్ని మనం నేర్చుకోవచ్చు కావట్టి నాకు మ్యాడ్ మూవీ అంటే ఇష్టం ఇట్లా ఏదైనా సినిమా కానీ మంచి మెసేజ్ ఇచ్చే సినిమాస్ అంటే నాకు చాలా ఇష్టం